ఈ జనరేషన్లో పిల్లలు తీసుకుంటే చాలా పిల్లలు ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అవుతారు చాలామంది ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల స్క్రీన్ వచ్చే రేడియేషన్ మన రెటీనాని దెబ్బతిని సైట్ ప్రాబ్లం అనేది చాలా మందికి వస్తుంది అది చిన్న పిల్టన్చే స్టార్ట్ అయిపోతుంది ఒకప్పుడు మొబైల్ ఫోన్ లేనప్పుడు అయితే అందరూ చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మొబైల్ ఫోన్ రావడంతో స్క్రీన్ చూస్తూ చూస్తూ కళ్ళు దెబ్బతిని అందరికీ సైట్ ప్రాబ్లమ్ అనేసి చిన్న చిన్న పిల్లట్నుంచే స్టార్ట్ అయిపోయి వచ్చేస్తోంది ఫోన్ రాకముందయితే చిన్నపిల్లలకి అన్నం తినిపించాలన్న అమ్మ వచ్చి చందమామను చూపి చూపిచ్చి లేకపోతే బూచోడు వస్తాడని చూపిచ్చి ఇలా బెదిరించి అన్నం తినిపించే కానీ ఇప్పుడు అలా కాదు మొబైల్ ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు యూట్యూబ్ ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ ఉండటంతో అన్నం తినేస్తా ఉంటారు అలాగ చేస్తూ ఉంటా అలాగ చేయడం వల్ల పిల్లలు అన్నం చాలా అటాక్ అవుతున్నారు కుదిరినంతవరకు పిల్లకాయిలకి మొబైల్ ఫోన్ ఇవ్వకుండా అవుట్ డోర్ గేమ్స్ ఆడిపించాలి చమటలు పుట్టించేలా గేమ్స్ ఆడిపించాలి ఇప్పుడు చిన్న పిల్లలు ఏడిచి ఏడ్చినా వారికి ఫోన్ ఇచ్చేస్తే చాలు వళ్ళు సైలెంట్ అయిపోతారు అలాగా అలవాటు చేసేశారు ఈ జెనరేషన్ ఉండే పేరెంట్స్ కానీ అందరూ ఇప్పుడు ఈ జనరేషన్ తగినట్టు ఫోన్ దేనికి ఎత్తుకున్నా ఫోన్ చూడడం ఏ మనకి చిన్న అవసరానికి కూడా గూగుల్లో పోయి సర్చ్ చేయడం ఇలాగ ఫోన్ చూస్తూ చూస్తూ చూస్తూ బాగా ఫోన్కి అడిక్ట్ అయిపోయారు అప్పుడయితే క్రికెట్లో ఫుట్బాల్లో వాలీబాల్ కబడ్డీ కోకో ఇలాగ తొక్కడు బిళ్ల అంటరాట దాగుడుమూత ఇలా చాలా ఆడేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు అందరూ ఇంట్లోనే కూర్చుని ఫ్రీపైర్లని పబ్జీలని ఇలా ఆన్లైన్ గేమ్సు ఎక్కువ ఆడటం స్టార్ట్ చేశారు ఇలా ఎక్కువ ఆడటం స్టార్ట్ చేసేలోపలికి పిల్లలకి ఒక మెంటాలిటీ అనేది మారిపోతూవున్నది వళ్ళు దానికి ఎక్కువ అడిక్ట్ అయిపోయేసి ఫోన్ లేకపోతే ఇంట్లో ఉండాలి అని బెదిరించడం సూచి సూసైడ్ చేసుకుంటానని చెప్పడం ఇలగ చెప్పి ఇంట్లో ఉండేవాల్ని బెదిరిస్తున్నారు అలాగ పేరెంట్స్ని చాలా బాధపడుతున్నారు ఈ జనరేషన్ పిల్లకాయలు కాని కుదిరినంత వరకు పిల్లకాయిల్ని ఆన్లైన్ గేమ్స్కి ఫోన్ అడిక్ట్ చే అడిక్ట్ అవకుండా చూసుకోవాలి ఎక్కువగా అవుట్ డోర్ గేమ్స్ ఆడిపిచ్చాలి పిల్లకాయలటాంచి చెమట ఎక్కువ ఎంత పడుతుందో పిల్లలకి అంత ఆరోగ్యంగా ఉంటారు